నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అంటే నేను ఇంట్లో స్కూలింగ్లో అయినా కాలేజ్ డేస్లో అయినా మా అమ్మతో మరి వండించుకొని తినేదాన్ని అంత బాగా ఇష్టం నాకు చికెన్ కూర మా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువ నాటుకోడి బిర్యానీ తింటారు కానీ నాటుకోడి బిర్యానీ కంటే ఎక్కువ మామూలుగా బాయిలర్ కోడి బిర్యానీ చాలా అంటే ఇష్టం చికెన్లో ఇంకా చాలా ఇష్టం డ్రంస్టిక్ అయినా చికెన్ టిక్కా అయినా చికెన్ టిక్కా అయినా చాలా చాలా ఇష్టం సో అంత అంతగా తింటాను నేను ఆ చికెన్ బిర్యానీ అంటే ఇప్పుడు జాబ్ పర్పస్గా సో వేరే దగ్గర ఉన్నప్పటికి కూడా మా ఇంటికి వెళితే మా అమ్మతో వేయించుకునే చికెన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం చికెన్ బిర్యానీలో ఇంకా చాలా ఇష్టం చాలా టైప్స్ ఉంటాయి చికెన్ బిర్యానీ చికెన్ ధం బిర్యానీ ఇంకా చికెన్ రైస్ అని చికెన్ బాగార అని అలా ఉంటాయి ప్రతి ఒకటి కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇంకా చికెన్ బిర్యానీతో మామూలుగా చికెన్ కూర చికెన్ కర్రీ వండుకుని కూడా చికెన్ బిర్యానీతో తింటాను అందులో మజ్జిగతో అయినా ఇంకా మామూలుగా వేరే దానితో అయినా తినాలని అనిపిస్తుంది చికెన్ బిర్యానీ తిన్న తర్వాత

ఎక్కువ ఏవైతే స్టఫ్ మిగిలిపోతుందో దాన్ని కూడా మళ్ళీ వేడి చేసుకొని మరి తింటాం చికెన్ బిర్యానీ అంటే సో అంత ఇష్టం నాకు చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి చికెన్ బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి అందులో కూడా ఎక్కువ రష్ ఉంటున్నారు అంతగా ఫేమస్ అయిపోయింది చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే తెలియని వారు కూడా లేరు వివిధ రాష్ట్రాల వాళ్ళు వివిధ దేశాల వాళ్ళు కూడా చికెన్ బిర్యానీలు ఎక్కువ లైక్ చేస్తున్నారు అంత ఇష్టం నాకు చికెన్ బిర్యానీ అంటే